నేను నార్మల్గా ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకున్న నేను బిర్యాని చేసుకున్నా ఆర్డర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి రావాలి కానీ వాడు ఎంతసేపటికి వచ్చిందంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అంతసేపటికి వచ్చిండు ఎందుకు అలా వచ్చినావు అంటే వాడు అన్నాడు బైక్ ఖరాబ్ అయింది అట్లా ఇట్లా అని చెప్తాడు అయినా కానీ పట్టించుకోని ఫుడ్ ఆర్డర్ చేసినా ఎవరు ఇంట్లో లేరు అని తను నేగ్లెట్ చేసాడు మేము ఎంత తిట్టినా సారీ అని చెప్పి అట్లా ఇట్లా ఉండేవాడు మేము మనం వాళ్ళకి ఓనర్ వాళ్ళు ఉంటారు కదా అంటే సో వాళ్ళు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే తన జాబ్ తీసేశారు అనమాట ఇట్లని చెప్పాడు గట్టిగా మాట్లాడి అట్లా ఎట్లా ఉండాలని చెప్పామన్నమాట ఓకే అని వాడన్నాడు